వాళ్ళ హలో ఇంస్ప్రైట్ స్కూల్ అండి చెప్పండి యా ఉన్నాయండి అడ్మిషన్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ అడ్మిషన్స్ వరకు ఉన్నాయండి ఎల్కేజీ అండ్ థర్డ్ క్లాస్ అంటున్నారు కదా ఓకే అండి ఉన్నాయి ఫీజు ఎల్కేజీ ఫీ వచ్చేసి ట్వల్వ్ థౌసండ్ ఉంది మ్యాడం థర్డ్ క్లాస్ కు వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీన్ థౌసండ్ ఉంది థర్డ్ క్లాస్ కి అండ్ ప్లస్ అడ్మిషన్ అడ్మిషన్ ఫీ వచ్చేసి ఒక్కరికి థౌసండ్ థౌసండ్ ఇప్పుడు ఎల్కేజీ బాబుకి థౌసండ్ థర్డ్ క్లాస్ వాళ్ళకి థౌసండ్ అంటే ఎయిటీన్ ప్లస్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ ఎల్కేజీ వాళ్ళకి ట్వెల్వ్ ప్లస్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అవుతుంది అంటే ఇదేం ఫిక్స్ కాదు మీరు మీరు రండి ఒక ఏమి ఎక్స్ట్రా ఫీజెస్ ఏముండవు బుక్స్ కి బుక్స్ కి తీసుకోవడానికి మీ దగ్గర మీరే తీసుకోవాలి బుక్సు యూనిఫాము ఒకవేళ మీకు వ్యాన్ ఫెసిలిటీ కావాలి అని అనుకుంటే వ్యాన్ ఫీజు చెల్లించడం ఉంటుంది లేకపోతే మీరు పికప్ డ్రాప్ చేసు కుంటాం అంటే మీరు డ్రాప్ చేసుకోవచ్చు అంతే అండి ఇంకా స్కూల్ వచ్చేసి ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఇంకా ఫైవ్ థర్టీ వరకు స్కూల్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ ట్యూషన్ ఏం అవసరం ఉండదు త్రీ థర్టీ త్రీ థర్టీ కి స్కూల్ అనేది క్లోజ్ చేసే టైం అన్నట్టు త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ అంటే టూ అవర్స్ వచ్చేసి హోమ్ వర్క్స్ గాని పిల్లలు ఏదైనా సబ్జెక్ట్ లలో లైక్ బ్యాక్ ఉంటే వాళ్ళని ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్స్ లో వాళ్ళని వెనక పడకుండా వాళ్ళకి స్టడీ అవర్స్ గాని టీచర్స్ తోని ఇంటరాక్షన్ చేయిచ్చి వాళ్ళకి బెస్ట్ ఒక ఎల్కేజీ వాళ్ళకైతే ఏమి స్టడీ అవర్స్ ఏమి ఉండవు జస్ట్ ఫోర్ కి స్కూల్ అయిపోతుంది ఫోర్ కి ఎల్కేజీ వాళ్ళను తీసుకెళ్ళవచ్చు థర్డ్ క్లాస్ వాళ్ళకొచ్చేసి మీరు ఫోర్ కి తీసుకెళ్ళవచ్చు లేదు అని అనుకుంటే వాళ్ళని ఫైవ్ థర్టీ వరకు ఉంచవచ్చు స్కూల్ లో స్టడీ అవర్స్ అంటే హోమ్వర్క్స్ ను ఏమైన వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుని తర్వాత ఫైవ్ థర్టీ కి తీసుకెళ్ళిపోవచ్చు పిల్లల్ని పర్ఫెక్టు ఫ్యాకల్టీ అండి మీరు ఒకసారి స్కూల్ కొచ్చి డైరెక్ట్ గా చూస్తే మీకే అర్దమవుతుంది ఫ్యాకల్టీ గురించి వీలైతే మ వీలైతే మండే రో ప్లే ఏరియా ప్లే ఏరియా బాగుంది పీటీ మాస్టర్ ఆ డ్యాన్స్ కి డ్యాన్స్ మాస్టర్ కల్చలర్ కల్చలర్ యాక్టివిటీస్ సైన్స్ యాక్టివిటీస్ సైన్స్ స్వేర్స్ అన్నీ జరగడానికి ఏ ఎవ్రీ సెక్షన్ కి ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉన్నారు మీకు కరా కరాటి కావాలంటే కూడా కరాటే వాళ్ళు కూడా అవైలబుల్ లో ఉన్నారు మా స్కూల్ లో